ఆధరిస్తుంది అందరిని వెల్కమ్ చేస్తుంది ఇక్కడ విధమైన భాషలు ఉంటాయి అందరూ ఎవరికి ఇష్టం ఉన్న భాషలో వారు మాట్లాడుతారు ఎవరి మతానికి వారు గౌరవం ఇస్తారు ఎవరికి ఇష్టం ఉన్న పండుగలు వారు చేసుకుంటారు హిందువులు అయితే మనకి తెలిసింది చాలా పండగలు ఉంటాయి సంక్రాంతి వినాయక చవితి దసరా ఇలాంటివి అన్ని పండగలు చేసుకుంటారు ఇలా పండుగలు చేసుకున్నప్పుడు వాళ్ళు ఉన్న స్నేహితులు వేరే మతాల్లో ఉన్న స్నేహితులుతో కూడా వాళ్ళు జరుపుకుంటారు అలానే అలాగే ముస్లింలకు ఉన్న ఈద్ ఇవన్నీ కూడా జరుపుకుంటారు అవి జరుపుకున్నప్పుడు హిందువులు కూడా వారికి సహాయం చేస్తారు అది కూడా వాళ్ళతో కలిపి చేసుకుంటారు ఇలా ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు